వ్యవసాయం అంటే వ్యవసాయం చాలా బాగుంటుంది కాకపోతే వ్యవసాయం చేయడం నాకు తెలియదు నా పేరెంట్ వాళ్ళు చేశారు మా నాన్న మా నాన్న వాళ్ళ నాన్న చాలా మంది వ్యవసాయం చేశారు నాకు ఇప్పటికీ వ్యవసాయం అంటే ఏంటో తెలియదు ఇంకా రాబోయే జనరేషన్లో వాళ్ళకి తెలుస్తుందో తెలీదో నాకు తెలియదు

వాళ్ళకి చాలా కష్టపడతారు కాకపోతే వారికి వచ్చేది తక్కువ వాళ్ళు చేసే పనులలో చాలా చాలా కష్టపడతారు వాళ్ళు అన్ని అన్ని పండిస్తారు మంచినే కాకపోతే వాళ్ళకి లాస్ వస్తుంది వాళ్ళు లాస్ వల్ల చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు వ్యవసాయంలోనే వ్యవసాయం

వాళ్ళకి ఖర్చులు రాకపోవడం మని రాకపోవడం వలన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వ్యవసాయం చాలా మంచిది రాబోయే తరానికి నేను కూడా కొంచెం నేను నేర్చుకొని వారికి కొంచంగా నేర్పిస్తానని నేను అనుకుంటున్నాను మీకు కూడా వ్యవసాయం గురించి తెలిసే ఉంటుంది వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయం